పాటలు పాడడం మొదలు పెట్టాలి అనుకునే వారికి లేదా వాళ్ళు పాడే పాడే నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవాలి అనుకునే వారికి నేని ఇచ్చే సలహా ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ పాటలు పాడేటప్పుడు మనం గొంతుని సవరుంచుకోవడానికి మనం ఆ గొంతుని సక్రమంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలి దానికి వేడి నీళ్లు ఉపయోగించడం మిరియాల పాలు తాగడం ఇలాంటివన్నీ చేయడం వళ్ళ గొంతు మనకి శ్రావ్యతతో చక్కగా బయటకి వస్తుంది నేను అయితే అదే సలహా ఇస్తాను పాటలు చక్కగా పాడచ్చు కానీ చాలా కృషి చేస్తే పాటలు పాడడం బాగుంటుంది నేనయితే గొంతుని మాత్రం చాలా చక్కగా చూసుకోవాలి అని సలహా ఇస్తాను అది గీర పడిపోకుండా ఎక్కువగా అరవడాలు అవన్నీ చేయకుండా మనం గొంతుతో సాధన చేస్తాం కాబట్టి గొంతుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి